నమస్తే అండి ఎవరు అవునండి చెప్పండి అవును సార్ బాగా చేస్తాం సార్ అవును సార్ పెళ్ళి ఉందా సార్ ఓకే సార్ ఓకే సార్ చేద్దాం సార్ వారం రోజులు ఇంకా టైం ఉందా సార్ అది మా దగ్గర అయితే ఇంకా అవును సార్ పర్లేదు పర్లేదు సార్ అన్నీ రెడీగా ఉన్నాయి సార్ మీరు రెడీగా ఉండి వచ్చారా మీరు రెండు మూడు రోజుల ముందు వచ్చిన పర్లేదు సార్ చేస్తాం సార్ అది ఎంత మంది వస్తారు సార్ మీరు ఎం సార్ అదే మండపం కూడా మేము బుక్ చేస్తాం సార్ మా దగ్గర అయితే మండపం మాది బుక్ చేస్తాం భోజనాలు అవన్నీ మేము చూసుకుంటాం సార్ మొత్తం రెస్టారెంట్ మొత్తం ఖర్చులు అన్నీ మేము డెలివరీ మొత్తం మేము వండిస్తాం సార్ మా అందరిని తీసుకు వచ్చి ఇంకా ఫంక్షన్ హాల్ డెకొరేషను అవును సార్ అలా అలాగే సార్ మొత్తం ఇంకా మొత్తం స్టార్టింగ్ నుంచి పెళ్ళి పెళ్ళి రోజు మొత్తం మాదే సార్ మొత్తం డెకరేషన్ కాడ నుంచి ఇంకా మొత్తం అన్నీ మేము చూసుకుంటాం సార్ భా భోజనాల వరకు మీకు ఓకేనా సార్ ఇవన్నీ ఎనిమిది వందలా సార్ ఎనిమిది వందలా సార్ ఓకే సార్ అది మీకు సార్ఎ ఎక్క సార్ చెప్పండి సార్ మెనూ చెప్పండి సార్ చన బటురా ఓకే సార్ పన్నీరా నార్మల్గా అయితే అందరు పన్నీర్ పన్నీర్ పెట్టుకుంటారు సార్ పన్నీర్ అయితే బాగుంటుంది సార్ సార్ ఇది ఫ్రూట్స్ ఏమన్న కావాలా సార్ మీకు అరటిపళ్ళు వాటర్ బాటిల్స్ ఇవి అన్నీఫైవ్ హండ్రెడ్ ఇవి అన్నీపెట్టమంటారా సార్ సరే సార్ సార్ డెకరేషన్ ఎలా ఉండాలి సార్ మీకు డెకరేషను ఫ్లవర్ అయితే బెలూన్ మీద అయితే ఫ్లవర్ బాగుంటుంది సార్ ఎందుకంటే ఫ్లవర్ అయితే బాగా నీట్గా ఉంటుంది సార్ బెలూన్ డెకరేషన్ ఈ మధ్య ప్రతి బర్త్డే ఫంక్షన్ అన్నింటికి బెలూన్ డెకరేషన్ చేస్తున్నారు కదా అని లుక్ పోయింది సార్ పెళ్ళికి అయితే పెళ్ళికి అయితే ఫ్లవర్ డెకరేషన్ బాగుంటుంది ఫ్లవర్ డెకరేషన్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది సార్ అది ఫ్లవర్స్ కొంచెం కాస్ట్లీ కదా సార్ ఫ్లవర్స్ అవి మీకు స్టైల్ బట్టి సార్ మీకు ఇమేజెస్ ఫోటోలు చూపిస్తాను సార్ ఆ ఫోటోలు చూడండి సార్ ఆ ఫొటోలలో మీకు ఏ డెకరేషన్ చేయమంటారో మన వాళ్ళు చేస్తారు సార్ ఆ రోజు కొంచెం సరే సార్ కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే సార్ ఫ్లవర్ డెకరేషన్ చేయిస్తాం కానీ అతనికి సెపెరేటుగా మళ్ళీ ఇవ్వాలి సార్ మనం డబ్బులు అవి క్యాటరింగ్లో కలవదు సార్ అంటే అతను బయట నుంచి వస్తాడు సార్ మీరు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా సార్ కొంచెం కొంచెం కష్టంగా ఉన్నాయి కదా కొంచం బయట వాళ్ళని తీసుకురావాలి కదా సార్ అందుకని వాళ్ళు కొంచెం బయట మీతో డైరెక్ట్గా డీల్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఎప్పుడు మీతో కస్టమర్తో డైరెక్ట్గా డీల్ చేస్తాం మేము మీ ద్వారా వద్దని చెప్తారు సార్ వాళ్ళు క్యాటరింగ్ మొత్తం అన్నీ కుర్రోళ్ళు అందరు మంచి వాళ్ళే సార్ బాగా చేస్తారు సార్ అందరు అందరు మా వాళ్ళు సార్ తీసుకుంటారు బాగా చేస్తారు సార్ సరే సార్ సార్ కార్ ఏమన్న బుక్ చేయాల సార్ మండపం దగ్గర నుంచి కార్ ఇవి అన్నీ కార్ కూడా మేము బుక్ చేయాలి సార్ కార్ ఉందా సార్ ఓకే సార్ సరే ఇంకా మొత్తం ఇవి అన్నింటికి నాకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వాలి ఇవ్వాల్సి వస్తుంది సార్ ఒక ముప్పై వేల దాకా మాములుగా అయితే థర్టీ సార్ అంటే డెకరేషన్ తీసేసిన క్యాటరింగ్ ఇవి అన్నింటికి కలిపి ఒక ఎనభై వేల నుంచి లక్ష దాకా అవుతుంది సార్ ఖర్చులు దానికి పైన మాకు కూడా కొంచం ఇవ్వాలి కదా సార్ కన్సల్టేషన్కి మాకు అడ్వాన్స్ ఒక ముప్పై వేలు ఇస్తే తర్వాత మేము ఖర్చులు మిగిలినవి అన్నీ మేము పెట్టుకుని లాస్ట్లో మీరు ఫైనల్గా పేమెంట్ చేద్దురు కానీ సార్ సరే సార్ చాలా నీట్గా ఉంటుంది సార్ మీరు రండి నేను మీకు అడ్రస్ ఎలా పెట్టమంటారు సార్ వాట్సాప్ చేయమంటారా అడ్రస్ మీకు సరే సార్ ఓకే సార్ సరే సార్ మీరు వద్దురు కానీ సార్ మీరు దగ్గర ఉంటారు కదా సార్ మీరు చూద్దురు కానీ సార్ మీరు ఇంకో పదిమందికి చెప్తారు సార్ బాగుంటుంది సార్ మాది చుట్టపక్కల కూడా అన్నీ బాగా మా వాళ్ళు చేస్తారు సార్ చుట్టుపక్కల మన వాళ్ళు బాగా ఫేమస్ సార్ ఓకేనా సార్ మీరు రండి సార్ రేపు పొద్దున నేను మీకు ఫోన్ చేస్తాను సార్ అడ్రసుకి ఉంటాను సార్ థ్యాంక్ యూ